ఇప్పుడున్న టెక్నాలజీకి తెలుగు చాలా దూరంగా ఉంది సమాజంలో తెలుగు భాష చాలా సవాళ్ళను ఎదుర్కొంటుంది ముఖ్యంగా విద్యార్థులకు తెలుగు భాష అస్సలు రావడం లేదు మొత్తం ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు టెక్నాలజీలో కూడా మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది పిల్లగాళ్ళకి తెలుగు పుస్తకాలు చాలా అవసరం డిజిటల్ బోర్డులలో కూడా తెలుగుని తీసుకొని రావాలి ఈ పుస్తకాలలో కూడా తెలుగు ఉండాలి లైబ్రరీలలో కూడా ఈ పుస్తకాలు ఉండాలి ఈ ఈ లైబ్రరీ కూడా ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థి తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడేటట్టు ఉండాలి ఫోన్లలో కూడా అన్న తెలుగు యాప్స్ తెలుగు కీబోర్డ్స్ కూడా రావాలి